నమస్తే అండి నేను హైదరాబాదు నుంచి దుబాయ్ మీదుగా యూ ఎస్ ఏ వెళ్ళాలి అనుకుంటున్నాను నేను డైరెక్ట్ ఫ్లైట్ కాకుండా నాకు దుబాయ్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నది నేను ఏ సమయములో ఎక్కడ నుంచి బయలుదేరితే నేను దుబాయ్ నుంచి అక్కడికి చేరుకోగలను నాకు దుబాయ్లో అమెరికా వెళ్ళే ఫ్లైటు కావాలి దొరకాలి ఆ సమయంకల్లా నేను అందుబాటులో ఉండేలాగా నేను ప్లాన్ చేసుకోవాలి నేను హైదరాబాదు నుంచి దుబాయ్ రావాలి దుబాయ్ నుంచి అమెరికా వెళ్ళాలి అలాగా నేను నేను రెండు ఫ్లైట్లని ఒకేసారి అందుకునేలాగా నాకు ఏదైనా సంబంధించిన ప్లాన్ చెప్తారా మీరు నేను మీకు చెప్పినట్లయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యు